గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వ్యాపారం ప్రారంభించాలంటే ముఖ్యంగా రిజిస్ట్రేషన్ అనేది అవసరం ఉంటుంది ఇది సర్పంచ్ ద్వారా కానీ మనకి సంఘాలు అనేవి ఉంటాయనమాట వాటి ద్వారా కానీ సాధ్యపడుతుంది కాకపోతే ఇప్పుడేంటంటే అన్ని కూడా మనం ఆన్లైన్లో ప్రారంభించటం జరిగింది ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్తున్నారు వి వి ఉపయోగించటం వల్ల వీళ్ళకి పనైతే ఈజీగా అవుతుంది కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల వారికి చదువు అనేది ఎడ్యుకేషన్ పరంగా కాని కొంచం తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఈ వ్యాపారాలు ప్రారంభించటంలో చాలా లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళందరిని అడిగి తెలుసుకునేసరికి అలాగే ఇంకోటేంటంటే భారతదేశంలో అయితే వ్యాపారాలకు మద్దతు ఇవ్వటానికి మనకు ఒక చట్టం అనేది కూడా ఉంటుంది బిజినెస్లా అని చెప్పేసి ఇది కొన్ని సంఘాలు వాళ్ళు కలిసి నిర్వహించటం జరుగుతుంది ఇందులో మనకి మెంబెర్ షిప్ తీసుకున్నట్లయితే అక్కడ మనకి వ్యాపారం ప్రారంభించుకోవటానికి ఇంకా లోన్సు ఇంకా అలాగా మనం పెట్టుకోవాలి వ్యాపారం అనేది ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా అలా గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది